హలో హలో మేడం ఇప్పుడు మన స్కూల్లో యాన్యుయల్ డే జరపాలనుకుంటున్నాం కదా మీ క్లాస్ నుండి ఎంత మంది చిల్డ్రన్ నేమ్స్ ఇచ్చారు మేడం డాన్స్కి గ్రూప్ డాన్సా సింగిల్ డాన్సా మా క్లాస్ నుంచి ఓన్లీ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ దాకా ఇచ్చారు మేడం ఒక టెన్ మెంబర్స్ దాకా అవుతున్నారు ఇంకా మన మన ఆకేషన్కి ఎవరిని గెస్ట్గా పిలుద్దాం అని అనుకుంటున్నారు మన ప్రిన్సిపల్ సార్ మన ప్రిన్సిపల్ సార్ తోని డిస్కషన్ చేసి కలెక్టర్ ఓర్ ఎమ్ఎల్ఏని లోకల్ ఎమ్ఎల్ఏని పిలుద్దాం పిలుద్దాం మేడం మళ్ళీ మన స్కూల్కి వచ్చిన పేరెంట్స్ కూడా రిచ్గా ఫీల్ అవుతారు కదా అలా పిలిస్తే సింగింగ్స్ ఎవరైనా పాడుతున్నారా మేడం ఈ ప్రోగ్రామ్ అనేది మోర్నింగ్ టైంలో కండక్ట్ చేసుకుందామా లేకుంటే ఆఫ్టర్నూన్ కండక్ట్ చేసుకుందామా లేకుంటే నైట్ కండక్ట్ చేసుకుందామా మళ్ళీ నైట్ అయితే కూడా లాంగ్ ఉన్న వాళ్ళకి వెళ్ళడం కష్టం అవుతుంది కదా మేడం వాళ్ళ ఉళ్ళలోకి బస్సులు కార్లు అవైలబుల్గా ఉండవు కదా మనమందరం మన మేడమ్స్ అందరం ప్రిన్సిపల్ సార్తోని మాట్లాడి టైం అండ్ డేట్ ఎవరు గెస్టో చీఫ్ గెస్టో వాళ్ళందరిని మనం ఒకసారి కూర్చుని మీటింగ్ పెట్టుకుని అనుకుని మళ్ళీ మన ప్రిన్సిపల్ సార్తోని చెప్దాం మేడం మళ్ళీ మన ప్రిన్సిపల్ సార్ ఏమంటారో కదా మనకి తెలీదు కదా మళ్ళీ మి క్లాస్ చిల్డ్రన్ని కూడా మీరు బాగా కంట్రోల్లో ఉంచుకోండి మేడం ఎందుకంటే వేరే దే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేస్తే మంచిగా ఉండదు కదా ఒకే మేడం సరే రేపు కలుద్దాం స్కూల్లో ఓకే బాయ్